మన భారతదేశంలో చాలా కళలు అయితే ఉన్నాయండి అందులో చాలా మట్టికి పూర్వకాలంలో ఉన్నటువంటివి ఇప్పుడు కూడా చాలా కనుమరుబ కనుమరుగు అయిపోతున్నాయి అవి ఏంటంటే బుర్రకథలు అండి బుర్రకథలు ఏంటంటే మనకి ఒక ఒక థీమ్ అన్నమాట అంటే ఒక సబ్జెక్ట్ని తీసుకుంటారు వాళ్ళు ఇప్పుడు కన్యాశుల్కం అని ఇంకా అప్పట్లో దు సాంఘిక దురాచారాలు ఉండేవన్నమాట వరకట్నమని ఇంకా లేదంటే మనకి భక్తికి సంబంధించినటువంటి దేవుడి కథలవి చెప్తా ఉంటారన్నమాట అంటే అప్పట్లో టీవీలు అవి లేకపోవటంవల్ల ఏమి అయ్యేదంటే అందరు కలిసి కూర్చుని ఒక చోట ఒక గ్రామాల్లో కానీ పంచాయితీల్లో కానీ ఒక చోట మనకి ఒకటి ఏర్పాటు చేసుకునేవారండి ఒక మండపాలు లాగా అది కూడా గుళ్ళో అవి జరిగేవి అక్కడేంటంటే ఒక రకమైనటువంటి పాటపాడుతు కథననేది చెప్పేవారండి కథ ఎలాగ అంటే ఒక ఒక మంచి క్యారక్టర్గా వాళ్ళు రెడీ అవుతారండి మంచిగా వాళ్ళు మంచిగ వస్త్రాలు వేసుకొని మెడలో నగలు అలాంటివన్నీ పెట్టేసుకొని మంచి కలర్ఫుల్గా మేకప్ అది వేసుకొని ఒక మన కళ్ళు తిప్పుకోలేనట్టుగా వాళ్ళు చేసి వాళ్ళ మాటలతో కూడా చాలా బాగా కథ అనేది అందులో నీతి ఏంటి అసల ఏంటి దురాచారాలేంటి అసలు భక్తికి సంబంధించి మన భక్తులు ఎలా ఉంటున్నారు అనేవి కూడా అందులో బాగా చెప్తారండీ నిజంగా అక్కడ ప్రజలు ఇలాంటివన్నీ చూసి చాలా బాగా వినేవారండి మరదైతే ఈ కాలంలో అయితే లేదండి చాలా మట్టికి ఇప్పుడు పల్లెటూర్లో కూడా లేదు ఇంకొకటేంటంటే హరికథలండి హరికథలు కూడా ఇలాగే ఉంటాయండి దేవుడి పాటలు ఇంకేంటంటే దేవుడి కథలు అలాంటివన్నీ కూడా ఒకరకమైనటువంటి స్లాంగ్తో వాళ్ళు పాటలు పాడుతు మనకు వినిపిస్తూ వాళ్ళు యాక్ట్ చేస్తూ చెప్తావుంటారండీ వాళ్ళ యాక్టింగ్లోనే మనకి సగం కాన్సెప్ట్ ఏంటి అసలు కథ ఏంటి అన్నది కూడా మనకి తెలిసిపోతు ఉంటుందండి ఇంకొకటేంటంటే గంగిరెద్దు ఇప్పుడు సంక్రాంతి రోజునైతే గంగిరెద్దులు వాళ్ళు ఇంకా హరిదాసులు వాళ్ళు కూడా వచ్చేవారండి ఇప్పుడు అయితే సంక్రాంతికి పల్లెటూర్ల్లో కూడా అక్కడక్కడ వస్తున్నారు కానీ అన్ని చోట్ల అయితే అవి కంప్లీట్గా తగ్గిపోయినాయి అదేంటంటే వాళ్ళు ఒక వీణలాగ తయారుచేసుకొని ఒక గుమ్మడకాయని ఒక వీణలా తయారుచేసుకొని చాలా ప్లజంట్ అయిన సంగీతంతో ఒక రకమైనటువంటి పాట పాడుకుంటూ హో ఇంటింటికి తిరిగి వాలని ఆశీర్వదించి వారిచ్చే వస్త్రాలు బియ్యం అలాంటివన్నీ తీసుకొని చేస్తా ఉంటారండి అది ఒక సంక్రాంతికి సంబంధించిన ఒక సంప్రదాయం అన్నమాట అయితే అది కూడా ఇప్పుడు లేదండి ఇది గూడా మనం ఎంతగానో భద్రపరచాల్సిన ఒక సాంప్రదాయమని నాకు అపిస్తుంటుందండి ఇంకా ఏంటంటే కొన్ని ఉగ్గు కథలు ఇలాంటివి కూడా ఉన్నాయండి అవి కూడా మనం ఎంతగానో కాపాడుకోవాలండి అంతేనండి